ఆటలు ఆడటం గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అనే అంశంపై చర్చించుకుంటే ఆటలు కేవలం వినోదం మాత్రమే కాకుండా శారీరక మానసిక మరియూ సామాజిక ప్రయోజనాలను కూడా అందచేస్తాయి గ్రామీణ ప్రాంతాలలో ఆటలు ఆడడం ద్వారా ప్రయోజనాలు ఎన్నో ఉన్నయి శారీరక ఆరోగ్యం గ్రామీణ ప్రజలు ఆడడం ఆటలు ఆడటం ద్వారా శారీరికంగా క్రియాశీలికంగా ఉంటారు ఇది వారిని ఫిట్నెస్ పరంగా బలపరిచి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మానసిక ఆరోగ్యం ఆటలు ఆడటం మానసిక ఒత్తిడిని తగ్గించి మానసికంగా ఎంతో మెరుగుపర్చడంతో కూడా ఉపయోగపడుతుంది సామాజిక సంబంధాలు గ్రామాన్ని గ్రామీణ ప్రజలు సామూహిక ఆటలు ఆడటం ద్వారా ఒకరితో ఒకరు అనుబంధాలను బలపరుచుకొనే అవకాశం పొందుతారు ఇది సమాజంతో సమన్వయం మరియూ ఏకత్వాన్ని పెంచుతుంది వినోదం మరో ఆనందం ఆటలు ఆడటం వ్యక్తిలోని ఆనందాన్ని మరీ వినోదాన్ని అందిస్తుంది వారి జీవితాల్లో పాజిటివ్ శక్తిని నింపుతుంది నైపుణ్యాలూ మరియూ శిక్షణా కొన్ని ఆటలు సమస్య పరిష్కార నైపుణ్యాలు టీమ్వర్క్ నిర్ణయ స్వీకరణా వంటి కీలక జీవిత నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేస్తాయి గ్రామీణ ప్రాంతాలలో ఆటలు ఆడడం వలన సమాజాల్లో సామరస్యం మరియూ సాంకేటకతత్వం పెరుగుతాయి అలాగే యువత శారీరకంగా మరియూ మానసికంగా ఆరోగ్యవంతమైన ఎదుగుతారు అంతేకాక గ్రామీణంలో సమాజంలో ఆటలు సంప్రదాయక విలువలను మరియూ సాంస్కృతంగా కూడా ప్రతిబింబిస్తాయి ఆటలు ఆడడం వల్ల బంధుత్వాలు పెంచుతాయి ఆటలు కమ్యూనికేషన్ మరియూ నైపుణ్యంగా పెంచుతాయి సమస్య పరిష్కారం నైపుణ్యాలుగా కూడా తోడ్పడతాయి ఆటలు ఆడడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కింద పడడం వాళ్ళలా వాళ్ళు జీవితంలో ఎదగడం అనేది నేర్చుకుంటారు ఆనందం మరియు విధేయతను కాకుండా చాలా వరకు నేర్చుకుంటారు కొత్త వ్యక్తులను కలవడం ద్వారా మనలో ఉన్న భయాలును అన్నీ మర్చిపోయి కొత్త వాళ్లతో ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాము విలేజిల్లో మరియూ గ్రామీణంలో ఆటలు ఆడటం వల్ల సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా మంచిగా పెరిగి వారి జీవితం ఎంతో తోడ్పడుతుంది